సామాజిక మాధ్యమాల్లో ఆన్లైన్ వేదికలు ఫోటోగ్రఫీకి చాలా మార్పులు తీసుకోవచ్చాయి ఇప్పుడు ఫోటోలు త్వరగా పంచుకోవచ్చు ఎక్కువ మంది చూడొచ్చు ప్రతి ఒక్కరికి తమ ఫోటోలు ప్రదర్శించే అవకాశం ఉంది కొంత ఫోటోగ్రఫీ త్వరగా ప్రఖ్యాతి పొందుతుంది దీనివల్ల గుర్తింపు త్వరగా వస్తుంది